అగ్రి హార్బర్ రెస్టారెంటా నేను ఒక ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటున్నాను రెండు చికెన్ బిర్యానీలు ఒక మటన్ బిర్యానీ కాకపోతే మీరు ఎప్పుడు నాకు ఆర్డర్ డెలివరీ చేసే చిరునామాకు కాకుండా కొత్త చిరునామాకి పంపవలసి ఉంటుంది నా పాత చిరునామా ఆల్రెడీ మీకు తెలుసు కాకపోతే నా కొత్త చిరునామా చెప్తున్నాను ఈ రెండు చిరునామాలు దయచేసి జతపరచండి నా కొత్త చిరునామా పదిహేడు డాష్ యాభై రెండు గల ఇంటి నంబరు నిమ్మ తోట తాడిపర్రు అక్కడ గణేష్ టెంపుల్ నుంచి ఎదురుగా వస్తే అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది అక్కడ నాకు అందచేయగలరు ధన్యవాదములు